నమస్కారమండి చెప్పండి సరే అండి లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీస్ తీసుకుందాం అనుకుంటున్నానండి వాటి గురించి నాకు సరిగ్గా చెప్పండి మా కుటుంబంలో ఐదుగురు ఉంటాం అండి అవునండి అలాగండి అంటే ఇప్పుడూ మా పిల్లల పేరున పాలసీ ఎన్ని సంవత్సరాలు కట్టాలండి అంటే పూర్తిగా ఇరవై సంవత్సరాలు కూడా కట్టాలండీ పాలసీ పూర్తయిన వెంటనే మనకి తిరిగి డబ్బులు ఇచ్చేస్తారండి ఓహో అవునండి మరీ వడ్డీ ఎంత పడుతుండి అండి కొంచెం చెప్తారా సరేనండి అయితే నేను మా వారిని అడిగి మీకు చెప్తానండి కొంచెం మీ ఫోన్ నెంబరు ఇవ్వండి నేను నోట్ చేసుకుంటాను చెప్పండి సరేనండి సరే